నూట ఒకటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఆరు ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు